ఏలూరు జిల్లాలో ప్రధాన సహజ వనరులు నీరు అడవులు ఖనిజాలు నీటివనరులు ఏలూరు జిల్లాలో గోదావరి నది ముఖ్యంగా మనకు కనిపిస్తుంది దాని ఉపనదులు కాలువలు ప్రధాన నీటివనరులు మనకు కనిపిస్తాయి గోదావరి నది జిల్లా గుండా ప్రవహిస్తూ వ్యవసాయం కొరకు పరిశ్రమల కొరకు త్రాగునీటి అవసరాల కొరకు ఉపయోగపడుతుంది ఈ నది జిల్లాలో అనేక చిన్ననదులు ఉన్నా సరే వాగులు కూడా వీటితో అనుసంధానమై ఉన్నాయి అలాగే అడవుల గురించి మాట్లాడితే ఏలూరు జిల్లాలో పొడి టేకు అడవులు మనకు ప్రధాన అడవులుగా మనకు కనిపిస్తాయి ఈ అడవులలో పదమూడు శాతం విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి ఈ అడవులు పొడి టేకు అడవులు జిల్లాలోని వాతావరణాన్ని నియంత్రించటంలోనూ అలాగే జీవన వైవిద్యాన్ని కాపాడడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఈ అడవుల ద్వారా చాలా మట్టుకు కాలుష్యాన్ని నివారించవచ్చును వీటిని అధికంగా పెంచటం వల్ల అలాగే విస్తీర్ణం పెంచటం వల్ల మనం ఏలూరు జిల్లాలోని వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు అలాగే ఖనిజాల విషయానికొస్తే ఏలూరు జిల్లాలో రాగి ఇనుము రాయి సిమెంట్ ముడిసరుకులు వంటి ఖనిజాలు ఎక్కువగా లబిస్తాయి రాగి ఇనుము ఖనిజాలు పరిశ్రమ కు బాగా ఉపయోగపడతాయి రాగి సిమెంట్ ముడిసరుకులు నిర్మాణ రంగానికి బాగా ఉపయోగపడతాయి అలాగే ఏలూరు జిల్లాలో ఇవి ప్రధానంగా మనకు కనబడుతున్నాయి అలాగే వాతావరణపరమైన సమస్యలు దృష్టిలో పెట్టుకుని చూసినట్లైతే ఏలూరు జిల్లాలో కాలుష్యం ప్రధాన వాతావరణ పరమైన సమస్యగా మారింది గోదావరినదిలో కాలువలలో వ్యర్దాలు రస్నా రసాయనాలు కలిసిపోవడం వల్ల నీటికాలుష్యం అనేది బాగా పెరిగింది దీనివలన ఎంతో మంది అనారోగ్యపాలు అవుతున్నారు అలాగే పరిశ్రమల నుండి వెలువడే వాయుకాలుష్యం ద్వారా కూడా వాతావరణ కాలుష్యానికి ద్రోహద పడుతుంది నీటివనరులలో పారిశుద్యం మార్పులు కొన్ని జరిగినట్లైతే ఈ వాతావరణాన్ని మనం కొంతవరకు మెరుగుపరచవచ్చు గత కొన్ని సంచరాలలో ఏలూరు జిల్లాలోని నీటివనరులలో కొన్ని పారిశుద్యం మార్పులు కనిపిస్తున్నాయి గోదావరి నదిని అలాగే కాలువలలో కొన్ని వ్యర్థాలను తగ్గించడానికి ప్రభుత్వం వారు కొన్ని చర్యలను తీసుకుంది పరిశ్రమల నుండి వెలువడే వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి కూడా మన ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది మున్సిపాలిటీ ద్వారా పారిశుద్యం జరిపించటంలో ఏలూరు జిల్లావారు ప్రధాన నిర్ణయాన్ని తీసుకున్నారు ఏలూరు జిల్లాలోని మున్సిపాలిటీలు చెత్తను తరచుగా తీసుకు వెళుతూ అలాగే పరిసరాలను పరిశుభ్ర పరుస్తూ ఉన్నాయి అయితే కొన్ని మున్సిపాలిటీలో పారిశుద్యం పూర్తిగా సంతృప్తికరంగా లేనందున ఇంకా అక్కడక్కడా మనకి నీటికాలుష్యం పుడిసవరణ లాంటివి మనకు కనిపిస్తున్నాయి